నేనుంటున్నది తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తెలుగు భాష చాలా చక్కని పాత్ర పోషిస్తుంది ఎలాగా అంటే అనేక జరిగిపోయిన చరిత్రలు జరుగుతున్నవి అన్నీ కూడా విద్యార్థులకు చక్కని పాఠ్యాంశాలుగా వాటిని రూపొందించి వాటి ద్వారా వాళ్ళకి ఎన్నో విషయాలని తెలియచేయడం జరుగుతున్నది మరియు తెలుగు భాషలో ఉన్న వ్యాకరణాలు చంధస్సులు అన్నీ కూడా పిల్లలకు అర్థమయ్యి వాళ్ళు చక్కగా వాటిని నేర్చుకొని తెలుగు భాషలో ఎంతో ప్రావీణ్యం సంపాదించడానికి వాళ్ళకి దోహదపడుతున్నది నేను గవర్నమెంటుకి ఇంకా వాటిని చక్కని రీతిలో విద్యార్థులకు అందించాలని కోరుకుంటున్నాను కూడా